నేను స్వచ్ఛభారత్ అభిమాన్ గురించి నా అనుభవాలను మీతో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాను స్వచ్ఛభారత్ అభిమాన్ నాకు చాలా ప్రభావం చూపించింది ఇది నాకు పారిశుధ్యం యొక్క గొప్ప ప్రాముఖ్యతల గురించి తెలియజేసింది మరియు నా తోటి పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచడానికి నన్ను చాలా ఉత్తేజపరిచింది నా ప్రాంతాన్ని నేను అర్థం చేసుకున్నాను దీనివల్ల ఈ అభియాన్ ప్రారంభమైనప్పటి నుంచి నేను కొన్ని పరిశుభ్రమైన పరిశుభ్రమైన వాటిల్లో పాల్గొన్నాను నా సమీపంలో ఉన్న వీధుల్ను శుభ్రం చేయటానికి పారిశుద్ధ సంస్థలను నిర్మించడం జరిగినది పారిశుద్యం గురించి అవగాహన కల్పించడం వంటి వివిధ కార్యకలాపాల్లో నేను పాల్గొన్నాను నా పరిస్థితి నా ప్రాంతం చాలా మెరుగుపడింది ఈ స్వచ్ఛభారత్ వల్ల ఒకప్పుడు చెత్తతో నిండిన వీధులు ఇప్పుడు చాలా పరిశుభ్రంగా మారుతున్నాయి పారిశుద్ధ సంస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఇదివరకు నా చిన్న వయసులో అలాంటి పారిశుద్ధ సంస్థలు ఏమీ లేకపోవడం మనం గమనీయం వారి పారిశుద్ధ సంస్థలు చెత్తను స్వీకరించి మనల్ని పరిశుభ్రంగా ఎలా ఉండాలో మనకి నేర్పుతున్నారు అయితే ఇంకా కొన్ని మెరుగుదలకు అవకాశం ఉంది కొంతమంది ప్రజలు ఇప్పటికే చెత్తను వీధుల్లో పారేస్తున్నారు పారిశుద్ధ సిబ్బంది కూడా మరింత కృషి చేయాల్సి వస్తుంది స్వచ్ఛభారత్ అభియాన్ ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది భారతదేశాన్ని ఒక శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన దేశంగా మార్చడంలో మనకి సాయపడుతుంది ఈ కార్యక్రమం మరింత మెరుగు పడడానికి మనమందరం కలిసి తోడ్పడాలి అందరం కలిస్తేనే దీన్ని మనం మంచిగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది